ఆఫీసులో సవాలుతో కూడిన ఏదైనా ప్రాజెక్ట్ లేదా పని ఎదుర్కొన్న సమయంలో నేను స్వతంత్రంగా నిర్ణయం తీసుకోవడం నాకున్న సమయాన్ని ఎక్కువగా కేటాయించి సహాయం ప్రాధాన్యంగా అర్హులైన వారితో సహాయ సహకారాలు తీసుకోవడంలాంటివి చేస్తాము అలా చేయడం వలన నాకు ఇచ్చిన పని సమర్ధవంతంగా పూర్తి చెయ్యగలను